నా మొదటి ప్రోడక్టు షాంపును తీసుకున్నాన్ నేను ఆ షాంపు వల్ల నాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి షాంపు తలకు రుద్దటం వల్ల తలహే తల జుట్టు బాగా మృదువుగా స్మూత్గా నల్లగా దృఢంగా ఉంటుంది చుండ్రు కూడా ఉండట్లేదు జుట్టు హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది చు దృఢంగా పెరుగుతుంది జుట్టు నల్లగా ఉంటుంది జుట్టుకి చిక్కు కూడా పట్టట్లేదు షాంపు వల్ల అన్నీ ఉపయోగాలు ఉన్నాయి అందుకనే నేను ఈ షాప్ని ఎక్కువగా నమ్ముతున్నాను